నేను చదువు విషయంలో మంచి గుణపాఠం నేర్చుకున్నాను ఎందుకంటే నేను కాలేజీ చదివే రోజుల్లో సరిగ్గా తరగతి గదులకి వెళ్ళకపోవడం అలాగే ఎక్కువ శాతం కాలేజీ మానేయడం అలాగే ఆ ఉన్న సమయాన్ని ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వాడటం వల్ల ఇవాళ నాకు చదవడానికి టైం లేక అలాగే నేను కొన్ని బ్యాక్ లాగ్స్ తో చదువుకొని మధ్యలోనే ఆపేవల్సి వచ్చింది అదే నేను అప్పుడు మంచిగా చదివి మంచిగా కెరీర్ మీద దృష్టి పెట్టినిన్నుంటే ఈరోజు నేను ఒక మంచి స్థాయిలో ఉండేవాన్ని అది నాకు జీవితంలో మంచి గుణపాఠం నేరిపింది అలాగే ఇప్పుడు నేను కొన్ని వ్యాపారాల్లో వ్యాపారాలు చేస్తున్నాను ఆ వ్యాపారాలు నాకు కొంచెం ఊరటను కలిపించాయి